ఈరోజుల్లో పిల్లలు ఆడుతున్న ఆటలు బయటయితే క్రికెట్ అనేది ఎక్కువగా ఆడుతున్నారు అంతేకాకుండా ఆన్లైన్లో అయితే ఫ్రీఫైర్ పబ్జి ఇలాంటి కొత్త ఆటలను అయితే పిల్లలు ఎక్కువగా ఆడుతూ ఉన్నారు